మా ఇంట్లో మరుగుదొడ్డనేది దీని వల్ల మాకు మా యొక్క ఉపయోగాలు ఏంటంటే మేము ఎప్పుడైనా అత్యవసరంగా మేము అర్ధరాత్రిలో గానీ మేము మరుగుదొడ్లకు వెళ్ళాల్సిన పని వస్తే మా గృహంలో ఉంది కాబట్టి వెళ్తున్నాం లేకపోతే ఆ యొక్క అర్ధరాత్రి చీకట్లో ఎక్కడికో మేము నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితులు మాకున్నాయి కానీ ఈ రోజు మరుగుదొడ్లు ఉన్న ఉన్న వాళ్ళకి మా గృహాలలో స్త్రీలు కూడా ఎటువంటి ఇబ్బంది పడకుండా మా ఇంటిదగ్గర మరుగుదొడ్లను ఉపయోగించుకోవడానికి చాలా అనుకువగా ఉన్నాయి అదేవిధంగా ప్రొద్దున మాట్లు అందరిముందు మేము మరుగుదొడ్లకు మేము ఉపయోగించుకోవడానికి వెళ్తుంటే మాకు చాలా ఒక దారుణమైన పరిస్థితుల్లో మేము అవమానంగా బాధపడుచూ ఉన్నాము ఈ యొక్క ఈరోజున మాకు మా యొక్క గృహాల వద్ద మరుగుదొడ్లు ఉన్నాయి అంటే దాని బట్టి మేము కొంచెం మేము గౌరవంగా మర్యాదగా మేము వాటిని ఉపయోగించుకుంటూ వాటిని శుభ్రంగా ఉంచుకుంటూ దాన్ని మేము చాలా గౌరవంగా మేము దాన్ని ఉపయోగించుకుంటున్నాం ఎందుకంటే ప్రతీ ఒక్కరిముందు మేము బయటకి వెళ్ళడానికి సిగ్గు మొహమాటం పడడం వల్ల మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం ఈరోజున అటువంటిది ఏ ఇబ్బంది కూడా లేకుండా మేము ఉన్నాము అంటే అది మరుగుదొడ్లు ఉండడం వల్లనే